హలో

చెప్పండి చెప్పండి ఎంతమంది ఉన్నారు అవునా నన్ను ఎప్పుడు రమ్మంటారు మరి వచ్చేస్తాను టూ తౌజండ్ మెంబర్సా ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి గాను మొత్తం ఒక్కళ్ళకి గాను ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది గర్ల్స్ అయితే సిక్స్ హండ్రెడ్ బాయ్స్కైతే ఫైవ్ హండ్రెడ్ షర్టు టూ ఫిఫ్టీ మన ఇది షార్ట్ టూ ఫిఫ్టీ బాయ్స్కైతే ఫైవ్ హండ్రెడ్ తక్కువ అంటే తక్కువ అంటే అందరిదీ అయిపోయాక కొంచెం డిస్కౌంట్ ఇద్దాం అందరు అయిపోయాక మొత్తము క్యాలిక్యులేట్ అయ్యాక టూ తౌజండ్ మెంబర్స్కి ఎంతమంది బాయ్స్ ఉన్నారు ఎంతమంది గల్స్ ఉన్నారు బాయ్స్కింత డిస్కౌంట్ ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని గల్స్కి ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇద్దాం లెండి మొత్తం అయితే ఫస్ట్ అయితే అందరిదీ కానీయండి గల్స్ ఎంతమంది ఉంటారు ఫాస్ట్ గానే కంప్లీట్ చేస్తామండి గల్స్ ఎంతమంది ఉన్నారు మాకు తెలియాలి కదా గల్స్ ఎంతమంది బాయ్స్ ఎంతమందని నార్మల్గా ఓకే ఈక్వల్ ఈక్వల్ ఉన్నారా ఏం కాదు ఏం కాదు లెండి చేద్దాం ఈసారి గల్స్ ఒక తౌజండ్ మెంబర్స్ బాయ్స్ ఒక తౌజండ్ మెంబర్సా సరే అండి నేను మా నేను మా ఇద్దరూ ఇంకో ఇంకో ఇద్దరు టైలర్స్ ఉన్నారు వాళ్ళని పంపుతాను ఫస్ట్ వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు నాకు వేరే చిన్న పని ఉన్నది నేను టెన్ టెన్ తర్టీకి వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను వాళ్ళకి మీకు వాళ్ళు నైన్ కల్లా మీకు అందరు స్కూల్లో ఉంటారు వాళ్ళు నేను ఇంకా మెల్లగా నా పనులన్నీ చూసుకుని నేను టెన్ టెన్ తర్టీకి వస్తా సరేనా అడ్వాన్స్ కొట్టేయండి ఒక ఒక టెన్ తౌజండ్ కొట్టేయండి అడ్వాన్సు రేపు పని అయిపోయాక కొట్టండి ఇప్పుడే వద్దు పని అయిపోయాక మొత్తము మెజర్మెంట్స్ అంతా తీసుకున్నాక అడ్వాన్స్ టెన్ తౌజండ్ కొట్టేయండి మిగతాది మొత్తం అయిపోయాక డిస్కౌంట్ అనేది చూద్దాం బాయ్స్కింత గల్స్కింత అని ఓకే అండి